నేను నా ఫోటోలని సామాజిక మాధ్యంలో మాధ్యమంలో పోస్ట్ చేయను ఎందుకంటే నేను నేనేమీ సెలబ్రిటీని కాదు సెలబ్రిటీస్ ఎక్కువగా పోస్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువగా లైక్స్ వస్తాయి లైక్స్ రావడం వల్ల వాళ్ళకి పైసలు పెరుగుతాయి ఫాలోవర్స్ పెరుగుతారు అంతే కాకుండా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు యూట్యూబ్స్ వీడియోసు పోస్ట్ చేయడం వళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో ఫోటోలు పోస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువగా పైసలు అనేవి డబ్బులు అనేవి వస్తాయి కాబట్టి వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు కానీ నేను సాధారణ మహిళ కాబట్టి నేను సామాజిక మాధ్యమంలో ఫోటోలు షేర్ చేయడానికి నేను ఇష్టపడను ఎందుకంటే నేను ఒక ఉమెన్ ఒక మహిళను అయ్యి ఆ ఫొటోలు షేర్ చేయడం అనేది నా ప్రైవసీకి దబ్బ దెబ్బతీస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చాలా మార్ఫింగ్ అనేది బాగా పెరిగిపోయింది సైబర్ నేరగాళ్ళు ఫోటోలని తీసుకుని వాళ్ళని వివశ్రత చేసి వారి వారి ఫోటోలను ఆడు వాళ్ళ ఫోటోలను తీసుకొని మళ్ళీ వాళ్ళ ఫోటోలను వాళ్ళ షేర్ చేస్తు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అలా బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం వల్ల పైసలు అనేది వసూలు చేస్తున్నారు దానివల్ల ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది అంతే కాకుండా మళ్ళీ మనకు కష్టాలను తెచ్చి పెడుతుంది చాలా మంది ఈ రోజులలో అలానే చేస్తున్నారు అలా చేయడం వల్ల చాలా సమస్యలకు గురవుతున్నారు అందుకే నే అందుకే ఆడపిల్లలు అనేవి సమా సమాజంలో సామాజిక మాధ్యమంలో ఫోటోలు పోస్ట్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళతో మనకు తెలిసిన వాళ్ళకు అయినా ఏదన్నా బాయ్ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా బాయ్స్ కానీ మన ఫోటోలు షేర్ చేస్తు వాళ్ళకి పోస్ట్ చేస్తే వాళ్ళు మన ఫోటోలను మార్పింగ్ చేసి ఎడిట్ చేసి అంతా పిచ్చి పిచ్చి ఫోటోలు తయారు చేసి అందరికి గ్రూపులలో పెడుతున్నారు దాని వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అందుచేతనే నేను సామాజిక మాధ్యమం ఫోటోలు పోస్ట్ చేయడానికి ఇష్టపడను